నాకు అన్నిటికన్నా ఇష్టమైన ఆట క్రికెట్ దాన్ని ఎలా ఆడతారంటే బ్యాటింగ్ చేసే చుట్టూ ఒక క్రికెట్ బర్గర్ బౌల్ చేయబడిన బంతిని బ్యాట్తో కొట్టి ఆపై వికెట్ల మధ్య పరుగెత్తి పరుగులు తీస్తూ బౌలింగ్ ఫీల్డింగ్ చేసే జట్టు దీనిని నిరోధించడానికి ప్రయత్నిస్తుంది బంతిని గ్రీజ్ నుండి బయటకి రాకుండా నిరోధించడం బంతిని కిందకి పడి ఎనియకుండా దాన్ని వాళ్ళు అందుకోవడం ద్వారా బ్యాటర్లు ఔట్ చేయడం వంటిది చేసే ప్రయత్ ప్రత్యర్థి జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాం బ్యాటర్ని ఔట్ చేయడం అంటే బాల్ బోల్డ్ చెయ్యడం లేదా బ్యాటుకి తగిలి తరవాత గాల్లోకి లేచిన బంతిని నేలని తాకడానికి ముందే గాలిలో పట్టుకోవడం దీని వల్ల మన చాలా ఉపయోగాలు ఉన్నాయి